రైతులు చేయగలిగే లేదా చేయడానికి ఇష్టపడే ఇతర పక్కా వ్యాపారులు ఏమిటి ఆ ఆ ఎక్కువగా వాళ్ళు వేరే వ్యాపారాలు చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే వారు లైత్ వారు రైతులు వాళ్ళు వాళ్ళకు తినడానికి లేకపోయినా వేరే వాళ్ళకి తినడానికి పెడతారు వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకున్న వేరే వ్యాపారాలు ఏదో ఆటో డ్రైవింగ్ లేదా ఏదో ఒకటి షాప్ పెట్టుకోవాలి అని అనుకుంటారు ఊరిలో కానీ వాళ్ళు ఊరు విడిచి వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి అంత ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పొలాన్ని నమ్ముకుని ఉంటారు వాళ్ళు పోతే మా పొలాన్ని ఎవరు నాశనం చేస్తారో అని ఆలోచిస్తారు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళకు వేరే ప్రదేశం కి అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడ ఎక్క ఊళ్ళో ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటున్నారు